ఆంధ్రప్రదేశ్లో పర్యాటించేటప్పుడు పర్యాటకులు యత్నించగల జనాదరణ పొందిన వినోద కార్యాకలాపాలు లేదా సాహస క్రీడలు చాలా ఉన్నాయి నేతి క్రీడలు ట్రెకింగ్ క్యాంపింగ్ వంటివి కూడా ఉన్నాయి బహుశా రుషికొండ బీచ్ బీచ్లు రామకృష్ణ బీచ్ లో కూడా సాహసవంతమైన వినోదాత్ కృతమైన కార్యకలాపాలను మనం రోజూ వారి జీవితంలో చూస్తూనే ఉంటాము చాలామందికి క్యాంపెయిన్లు క్యాంపింగ్లు పెట్టి వాటి ముందు చిన్న గిపేచ్ కూర్చోవడం అంటే చాలా ఇష్టంగా ఉంటుంది అంతేకాకుండా ప్రతి ఒక్కరూ అలాంటి దృశ్యాలలో పాల్గొనాలని చాలా సంతోషంగా ఉండాలని అనుకుంటూ ఉంటారు అలాగే ట్రిక్కింగ్ ట్రిక్కింగ్ లో చాలా రకాలు ఉంటాయి మొదటిగా ట్రెక్కింగ్ అంటే కొండలు ఎక్కడం అది చాలా ఎత్తయిన పర్వతాలు ఎక్కడాన్నే ట్రెక్కింగ్ అంటారు చిన్నచిన్న పర్వతాలు ఎక్కడాన్ని ట్రెకింగ్ అని ఏమాత్రం అనరు మనం పెద్ద పెద్ద చాలా ఎత్తయిన కొండలను ఎక్కాలంటే మనకు ముందుగా గవర్నమెంట్ వారి యొక్క పర్మిషన్ ఖచ్చితంగా ఉండాలి అప్పుడు మాత్రమే మనం ట్రెకింగ్ లో పాల్గొనగలం ఉదాహరణకు తిరుమల అధికారులు కొంతమంది ట్రెక్కింగ్ కోసం శేషాచల అడవులను ఎంచుకొని అక్కడ ఏదైనా మూలికలు ఇతర రహస్యాలు దాగున్నవేమో అని వెతుక్కుంటూ ట్రెక్కింగ్ కోసం వెళ్తూ ఉంటారు అలా వెళ్ళినప్పుడు మనకు తిరుమల కొండపై ఉన్నటువంటి ఎన్నో విచిత్రమైన అద్భుతమైన దేవ రహస్యాలు కొన్ని కూడా కనిపించాయి